హలో చెప్పండి హలో ఓకే మేడం ఎంతమంది వస్తారు మేడం ఓకే మేడం అంటే ఎక్కడ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకూ తీసుకెళ్ళాలి మేడం మిమ్మల్ని మేము ఉంటాయమ్మా మేము ఆరేజ్ మేము అరేంజ్ చేయమమ్మా మీరే చేసుకొవాలి అవీ ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అవుతాయమ్మ మ్యాక్సిమమ్ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మేడం ఉంటుంది ఓకే మేడం అంటే డేట్ చెప్పండి మేడం ఆ డేట్కి మీకు మేము కాల్ చేస్తాము మేము ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం సరే థ్యాంక్ యూ మేడం